నేను నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే ముందుగా కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇందులో బ్యాలన్స్ అయిపోతుంది రీఛార్జ్ చేయమని అని అడుగుతాను లేదంటే నేనే అమెజాన్ త్రూ వౌచర్తో రీఛార్జ్ చేసుకుంటాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ వన్ టూ ఫోర్ త్రీ సిక్స్ వన్ నైన్ క రీఛార్జ్ చేయండి అని చెప్పి అక్కడ టైప్ చేస్తాను ఇంకా యాక్టివిటీ డేటా ఎంత ఉంది వన్ జీ టూ జీ బీ యా ఫైవ్ జీ బీ యా టాక్ టైమ్ వ్యాలిడిటీ ఇదంతా చెక్ చేసుకొని నేను రీఛార్జ్ చేసుకుంటాను ఇంకా మనకి మెసేజెస్ ద్వారా వచ్చేవాటన్నిటిని నేను గ్రహించి చేస్తాను